హలో ఆ బాగున్నానండి మీరు అవును ఓకే

ఓకే జాగ్రత్త పడతాము ఓకే మ్మ్ మ్మ్ అవేర్నెస్

ఓకే సా సార్

ఓకే

ఓకే

ఓకే అండి ఇప్పుడు మీరు ఏదేది చెప్పారనుకున్నారు వాటిని ఫాలోఅప్ చేసుకుంటూ ఇంకా సర్పంచల ద్వారా వాళ్ళ మాకు తెలిన పరిచయం వాళ్ళు ఏమైనా చెప్తే దాన్ని కూడా మనము దీంట్లో తీసుకుందామండి

ఓకే ఓకే సార్ సరే సరే అండి ఓకేండీ థ్యాంక్యూ థ్యాంక్యూ అండి